హలో స్విగ్గీలో నేను ఫుడ్ ఆర్డర్ చేశాను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ స్వీట్స్ ముష్రూమ్స్ డీప్ ఫ్రై చేయండి ఉప్పు లేకుండా కారం తక్కువ కావాలి అట్లే స్వీట్స్ వచ్చి మా ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ సో వాళ్ళ కోసం నేను స్వీట్స్ ఆర్డర్ చేశాను చెక్కర తక్కువ వేసి స్వీట్స్ ప్రిపేర్ చేయండి నేను ఫుడ్ ఆర్డర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది కదా సో హాఫ్ ఎన్ అవర్లో త్వరగా పంపివ్వండి మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ కోసం నేను ఫుడ్ ఆర్డర్ చేశాను